అ ఇదిగోండి సార్ ఒక్కనిమిషం సార్ ఇదిగోండి సార్ లేదు సార్ లేదు సార్ అ లేదు సార్ అతను ఇక్కడే ఎక్కాడు అంటే కో ఓకే అ లేదు సార్ లేదు సార్ కొంచెం ఏమనుకోమాక ఇక్కడిదాకే సార్ మే నా ఇక్కడిదాకే వెళ్ళాలి హెల్మెట్ ఇంట్లో ఉంది సార్ కొనుక్కుంది బండి ఇంట్లో పెట్టుకోడానికా సార్ ఫైన్ వేయండి సార్ మేము కట్టుకుంటాం ఫైన్ వేయండి సార్ ఓకే కొట్టు అ లేదు సార్ లేదు సార్ ఎంత పడితే కడతాం ఫైన్ రాయండి సార్ ఆ ఒక టూ టూ డేస్లో పే చేస్తాం సార్ ఇప్పుడు ఫైన్ రాయండి సార్ కొంచం బండి కావాలి ఓకే సార్ సార్ సార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వేయండి సార్ ఫైవ్ హండ్రెడ్ వేయండి సార్ హెల్మెట్ లేదని ఒక ఫైవ్ హండ్రెడ్ వేయండి సార్ ఓకే సార్